స్వచ్ఛభారత్ గురించి చెప్పాలంటే మాకు జిల్లాలో మున్సిపల్ వాళ్ళు వచ్చి ఇంకా ఎక్కడ డ్రైనేజ్ ఉందో అక్కడ అంత క్లీన్ చేసే వాళ్ళు ఇంకా స్ట్రీట్ స్ట్రీట్ తిరిగి వాళ్ళు చాలా చక్కగా చేసే వాళ్ళు ఎలాంటి దోమలు కుట్టకుండా వాళ్ళు కాపాడుతు ఉంటారు అలా చేయడం వల్ల మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది వాళ్ళు వాళ్ళు చేసే వర్క్ని కాకుండా ఇంకా స్వచ్ఛ భారత్ గురించి చేయడము ఇలా వాళ్ళందరు కలిసి వచ్చి ఎక్కడ చెత్త ఉన్నా దాన్ని తీసేయడం ఇలాగ చేసే వాళ్ళు ఇలాగ చేయడం వల్ల ఇంకా రోడ్లన్నీ క్లీన్గా ఉంటాయి ఇలా స్వచ్ఛభారత్ గురించి పాటిస్తు ఉంటారు ఇలా పాటించడం వల్ల పరిశుభ్రంగా ఉంటుంది ఇంకా ఎంతోమంది పాల్గొంటారు పరిసరాలు ప్రాంతం ఎంతో స్వచ్ఛంగా శుభ్రంగా ఉంటుంది ఇంకా ఎన్నెన్నో మెరుగు పరచాలని కోరుకుంటున్నాము ఇలాగ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఎన్నో చేస్తు ఉంటారు ఇలాగా శుభ్రం చేయడము లేకపోతే కాలువలు ఎత్తడము లేకపోతే డ్రైనేజ్ క్లీన్ చేయడము ఇలాగ ఎన్నో పాల్గొంటు ఉంటారు పరిశుభ్రంగా ఉంటుంది అలాగ డ్రైవ్లో పాల్గొంటారు దేనిని మెరుగుపరచాలి ఇంకా దేని గురించి చూడాలి ఇలా దోమలు కుట్టకుండా ఉండడం వల్ల ఇంకా ఎంతో క్లీన్గా స్వచ్ఛంగా చేసే వాళ్ళు ఇలా చేయడం వల్ల ఇంకా స్వచ్ఛ భారత్ అనేది ఇంకా అభ్యనంగా పూరించి స్వచ్ఛ భారత్ పాటిస్తు ఉంటుంది ఇలా స్వచ్ఛ భారత్ పాటించడం వల్ల పరిశుభ్రంగా ఉంటారు అందరు పరిశుభ్రంగా ఉండడం వల్ల అందరు ఆరోగ్యంగా ఉంటారు ఇలాగ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి స్వచ్ఛ భారత్ చేసినప్పుడు కూడా ఎంతో అందరు ఎంతో ఆరోగ్యంగా ఉండే వాళ్ళు ఇలాగ లైఫ్ను గడిపే వాళ్ళు పరిసరాల ప్రాంతాల్లో పాల్గొనేవారు స్వచ్ఛభారత్ గురించి అందరికి వివరించే వాళ్ళు ఇలాగ వచ్చి ఇలా తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా వేయాలని చెప్పేవారు ఇలాగ చేయడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటామని చెప్పేవాళ్ళు స్వచ్ఛ భారత్ గురించి ఇలా చెప్పడం వల్ల ఇంకెన్నో మంది ఎన్నో తెలుసుకొని స్వచ్ఛ భారత్ గురించి మెయిన్టేన్ చేస్తు ఉంటారు ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు పరిశుభ్రంగా ఉంటారు ఇలాగ ఎన్నో విధంగా ప్రభావితం తెలుసుకొని పరిశుభ్రంగా పాటించేవారు స్వచ్ఛభారత్ని